హలో సార్ చెప్పండి సార్

సార్ మా దగ్గర ఐఫోన్ వీవో ఒప్పో రెడ్మీ అవన్నీ ఉన్నాయి సార్ సార్ ఐఫోన్ అయితే తర్టీ తౌజండ్ నుంచి రేంజ్ ఉంది సార్ తర్టీ తౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ తౌజండ్ వరకు ఉన్నాయి వీవో వచ్చేసి ఫి ఫో సెవెన్ తౌజండ్ నుంచి ఒక ఫార్టీ తౌజండ్ వరకు ఉన్నాయి వీవోలో అయితే క్యాష్బ్యాక్ వస్తుంది సార్ ఇది తౌజండ్ వరకు అప్ టూ ఐసీఐసీఐ బ్యాంక్ ఉంటే మీకు తౌజండ్ క్యాష్బ్యాక్ వస్తుంది ఒ ఒప్పో అయితే ఇక నో కా నో కాస్ట్ ఈఎమ్ఐ ఉన్న ఒప్పో నుంచి వీవో అన్ని రకాల ఫోనుల్లో అంటే రెడ్మీ ఉంది రియల్మీ ఉన్నాయి ఇంకా పోకో ఫోన్లున్నాయి అవి సెవెన్ తౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ తౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఈఎమ్ఐ ఆప్షన్ ఉంది తౌజండ్ తౌజండ్ కట్టుకోవచ్చు మంత్లీ వీవోలో అయితే సెవెన్ తౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యేవి మీకు సార్ ఇది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరెజ్ వస్తుంది సార్ మీకు మంచి ఫోన్ ఉంటుంది సార్ బ్ల్యాక్ బ్లూ ఉన్నాయి సార్ ఇప్పుడైతే వన్ ఇయర్ వారెంటీ ఉంటుంది సార్ విత్ ఛార్జర్ హెడ్సెట్ అవన్నీ వస్తాయి సార్ సరే సార్ మీ బడ్జెట్ ఎంతో చెప్పండి సార్ టెన్ టూ ట్వంటీ తౌజండ్ అంటే సార్ మీకు వీవోలో మంచి ఫోన్ ఉంది సార్ వీవో ఎఫ్ టెన్ అవి ఇప్పుడొస్తున్నాయి కొత్తగా ఫోటో లేటేస్ట్ మోడల్

వీవో మంచిగున్నాయి సార్ ఇప్పుడందరూ అందరూ అవే యూజ్ చేస్తున్నారు